హలో పూర్ణీ హాయ్ కాదు పూర్ణీ కొత్తగా బిల్డింగ్ కడతున్నారు కదా కన్స్ట్రక్షన్ జరుగుతుంది బాగా సౌండ్ ఎక్కువైపోతుంది అదీ కాకుండా వాళ్ళు త్రీ ఆర్ ఫోర్ ఫ్లోర్స్ అనేసి ఫైవ్ ఫ్లోర్స్ వేస్తున్నారంటా ఏమి చేద్దామిప్పుడు అదే కదా పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఇవన్నీ కామనే బట్ వాళ్ళు ఫోర్ ఫోర్ ఫ్లోర్స్ అనేసి ఫైవ్ ఫ్లోర్స్ వేస్తున్నారు ఎలా చేద్దాము మాట్లాడదామా

ఒకసారి వెళ్ళి మాట్లాడదామా ఇంకా వాళ్ళ పక్కన వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళని ఒకసారి ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళ ఒపీనియన్ ఏంటో అడిగి కనుక్కుని వెళ్ళి మాట్లాడదామా

అప్పుడే అంటే ఎవ్వరు ఇళ్ళలో ఉండరు కాబట్టి ఓకే మరీ ఎక్కువైపోతూ ఉంది

ఓకే ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు నాకు చెప్పు ఓకేనా ఓకే బాయ్ బాయ్ బాయ్